ప్రజెంట్ మాకు ఏపీలో పాత ఎక్స్ సీఎంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సార్ గారు ఉన్నారు వైసీపీ తరఫున ఇప్పుడు మాకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ పోటీ చేస్తున్నారు మాకు ఇక్కడైతే చాలా పోటా పోటీగా ఇద్దరి మధ్యన జరుగుతూ ఉంది మా ఊర్లో ఎమ్మెల్యేక్కూడా టీడీపీకి వైసీపీకి చాలా పోటా పోటీగా నడుస్తూ ఉంది ప్రతిరోజు పార్టీలకు ప్రచారాలకు తిరుగుతూనే ఉన్నారు కానీ ఎవరికి అర్హత ఉంది ఎవరు వస్తారు అనేది మనం ఏమీ చెప్పలేకున్నాము హామీలు మాత్రం అందరూ చాలా బాగా ఇస్తున్నారు వచ్చే వచ్చే ఎన్నికలలో ఎవరు గెలిస్తే ఏమేమి హామీలిస్తారో అని మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేసారు ఇద్దరి మ్యానిఫెస్టోలు చాలా బాగున్నాయి మనకి ప్రజలకి ఎంతో రకమైన ఉపయోగాలు చేకూర్చేలాగే ఉన్నాయి